నేను వెళ్ళిన అత్యంత ఆసక్తికరమైన ప్రదేశం ట్యాంక్ బండ్ ట్యాంక్ బండ్లో నాకు నచ్చేది ఏమిటంటే అది పొదటి పూట చూడనీకి చానా బాగా ఉంటుంది మరియు తిరగనీకి గిట్ల చాలా బాగా ఉంటుంది అది కాక అక్కడ ఆడుకోనీకి తినానీకి చాలా ఉంటాయి ఇంకా రాత్రివేళ చాలా లైట్లు పెట్టి షోకేస్ అవుతుంటాయి రెయిన్ డాన్సింగ్స్ ఉంటాయి చూడనీకి చాలా అద్భుతంగా ఉంటుంది నేను పోయిన ప్రతిసారి దాన్ని చాలా ఎంజాయ్ చేస్తాను అది కాకుండా అన్ని విధాలుగా అక్కడ కూర్చొని కొంచెం ఎక్కువ సేపు టైం స్పెండ్ చేసి దాని వలన చాలా మంచి కాలక్షేపం అవుతుంది మరియు దానివల్ల మన మెదడు చాలా ప్రశాంతంగా ప్రశాంతతని పొందుతుంది అయితే ట్యాంక్ బండ్ చాలా దూరం ఏమీ లేదు చాలా దగ్గరనే ఉండడం వలన అక్కడికి వెళ్ళడానికి చాలా సులభమే ఎక్కువలో ఎక్కువ పోవడం గిట్ల చాలా ఆనందకరమైన రావడం గిట్ల చాలా ఆనందకరమైన విషయం అనిపిస్తది మరియు ట్యాంక్ బండ్కి వెళ్ళిన ప్రతిసారి సోడా తాగడం నాకు చాలా ఇష్టం రాత్రి వేళల్లో సోడా తాగి పొద్దుగాల శక్తి తెచ్చుకోవడానికి గిట్ల సో సోడా అక్కడ ఒక చానా అద్భుతంగా అనిపిస్తుంది రాత్రి వేళల్లో గౌతమ్ బుద్ధుని విగ్రహాన్ని చూసి సోడా తాగడం మరియు అక్కడ చల్ల గాలికి నిల్చోడం ఆ అలల చప్పుడు వెళ్ళే లైట్స్ బండ్ల చప్పుడు చానా ఆసక్తికరంగా అనిపిస్తుంది మరియు చాలా బాగా ఉంటుంది నాకు అయితే చాలా నచ్చుతుంది ట్యాంక్ బండే అని కాదు లోపలికి పోతే లుంబినీ పార్క్ అని ఉంటుంది చాలా అక్కడ తగిన ప్రాంతం చాలా ఆడ చిన్న పిల్లలకి చానా మంచిది అలానే పెద్దవాళ్లు గిట్ల వెళ్లొచ్చు వాళ్లకి గిట్ల ఆడనీకి చాలా ఉంటాయి దానితోపాటు అన్ని విధాలుగా అక్కడ రేస్ చేయనీకి ఉంటుంది ముసలోళ్ళకి పెద్దోళ్ళకి అందరికి బాగా ఉంటుంది చోటు వెళ్ళనీకి చాలాసార్లు అయితే నేను వెళ్ళినప్పుడైతే క్రౌడ్ మాత్రం ఉంటుంది కానీ నాకు చాలా బాగా బాగా అనిపిస్తుంది అక్కడికి పోవడం దాన్ని చూసి చానా ఆనందపడతాను దానివల్ల నాకు ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది వస్తుంది మనశ్శాంతిస్తుంది మెదడు శాంతిస్తుంది అక్కడ కూర్చొని కొద్దిసేపు విరామం చేస్తే చాలా చాలా మంచిగా అనిపిస్తుంది దీనివలన నాకు చానా ప్రాబ్లమ్స్ నుంచి పరిష్కారం దొరికినట్లు చేస్తుంది చాలా మటుకి మెదడు చల్లగా ఉంటుంది చల్ల సోడా తాగడం వలన గిట్ల మరియు అక్కడ నుంచి ఇంటికి వచ్చేతోవ ఇంకా చాలా బాగా అనిపిస్తుంది రాత్రివేళ ఎవరు ఉండరు తోవలు నిమ్మలంగా ఉంటాయి బాగుంటుంది అక్కడికెళ్ళి బండి నడిపి మంచిగా రావడం అదొక చానా ఎంజాయిబుల్ మూమెంట్ అయిపోతుంది అక్కడికెళ్ళి ట్యాంక్ బండ్ తిరిగి ఒక రెండు మూడు రౌండ్లు కొట్టి అక్కడ నుంచి బండ ఆపి బండి ఆపి నడిచి చాలా చూడదగిన ప్లేస్ ఎప్పుడైనా మీకు కావాలసుకుంటే వెళ్ళి ఒకసారి ట్యాంక్ బండ్ని చూడండి ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అంత బాగా ఉంటుంది ఈవినింగ్ నైట్ టైం వేళ వెళితే రాత్రివేళ వెళితే ఇంకా చాలా మంచిది డాన్సింగ్ రెయిన్ కనిపిస్తుంది డాన్సింగ్ వాటర్స్ కనిపిస్తుంది దానివలన నాట్యం చేసే నీరు లైట్స్ వస్తాయి చాలా బాగా ఉంటుంది గౌతమ్ బుద్ధుని విగ్రహం మరియు ఆ చెరువు నీళ్లు అక్కడ ఆడదగిన ఆటలు తినదగిన తిండి చాలా బాగా ఉంటుంది నాకైతే చాలా విధాలుగా నచ్చుతుంది ఎవ్రి ప్రతిసారి నేను అక్కడికి పోయినప్పుడు అలా చాలా ఎంజాయ్ చేస్తాను దానివల్ల చాలా మెదడుకు శాంతి మనసుకు శాంతి చాలా వస్తుంది ఇంకా అన్ని విధాలుగా నన్ను చాలా బాగా సంతోషంగా పెడుతుంది జాగం మరి ఎలాంటి టెన్షన్స్ ఉన్న తలనొప్పులు ఉన్న అక్కడ సల్లగాలికి కూర్చొని గౌతమ్ బుద్ధుని చూస్తా ఉంటే ఆ టెన్షన్స్ అంటూ ఎగిరిపోతాయి మరియు ఒక్కొక్కసారి భేల్ పూరి అని తినదగిన వస్తువులు ఉంటాయి అక్కడ తింటా ఉంటే చూస్తూ ఉంటే చాలా చాలా బాగా ఉంటుంది మరియు చాలా బాగా అనిపిస్తుంది మన గుండెకు ఒక ప్రశాంతత దొరుకుతుంది అది చాలా మటుకి కదా కదా మనం చాలా ప్రయత్నించేది ఒక మనసు యొక్క ప్రశాంత మెదడు యొక్క ప్రశాంత కొరకే సో అక్కడ చాలా మంచిగా ఉంటుంది